నమస్తే మ్యాడమ్ మ్యాడమ్ అదే నేను ఫస్ట్ ఫ్లోర్ సబ్జెక్టివ్ ఫాకల్టీని మాట్లాడుతున్నాను మ్యాడమ్ నేను మన స్టేట్లో కానీ మన విలేజ్లో కానీ ఏమన్న సోషల్ వర్క్ సంబంధించిన విషయాలు నేను డీల్ చేస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ తీసుకుని వాటర్ ట్యాంక్లో చాలా స్టోరేజ్ అయిపోతుంది కదా మ్యాడమ్ వాటర్ అంతా అవి చా చాలా జర్మ్స్ అని ఉంటాయి చిన్న చిన్న క్రిములు అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి దానికి బ్లీచింగ్ పౌడర్ వేయడం జరుగుతుంది మ్యాడమ్ మీరు ఆ వాటర్ని ఇంటి దగ్గర అస్ ఇట్ ఈస్గా పట్టుకోకుండా దాన్ని కాచి చల్లార్చి తాగితే పిల్లలకి సగం జలుబులు అనేవి అలాగే టైఫాయిడ్ ఫీవర్స్ అనేవి మనం అరికట్టవచ్చు మ్యాడమ్ అలాగే మ్యాడమ్ మన వీధిలో చెత్తా చెదారం అని ఉంటుంది కదా సో అటువంటివి అన్నీ క్లి ఎప్పటికప్పుడు క్లియర్ చేయించుకుని అలాగే మనం వాటర్ బాటిల్ ఇలాగ ఎప్పుడు కూడా వాటర్ స్టోరేజ్కి లేకుండా చూసుకోవాలి మ్యాడమ్ అలాంటి చిన్న చిన్న పనులు మేము చేస్తు ఉంటాం అది దానికి మీరు కూడా సహాయం చేస్తు ఉండాలి అలాగే చెట్లు చాలా పెరిగిపోయి మ్యాడమ్ ఈ వర్షాకాలంలో కరెంట్ తీగల మీద పడుతు ఉంటాయి దాన్ని మేము మళ్ళీ క్రాప్ చేయించడం జరుగుతుంది ఇలాంటివి అన్నీ కూడా మే మా పిల్లలతో చేసి మా స్టూడెంట్స్తో చేసే కంటే మీరు కూడా చేసి సహాయపడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను అట్ ద సేమ్ టైం డ్రైనేజీలో కూడా మీరు రైస్ అని ఇవని అవనీ పడేస్తు ఉంటారు అవి పడేయకుండా అదే డస్ట్బిన్లో వేయడం వల్ల మన వేస్టేజ్ వాటర్ అంతా ఈ ఈజీగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది సో మీతో ఒక పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరని కూడా సోషల్ వర్క్ ప్రేరేపించండి ఇప్పుడు రోడ్ మీద వెళుతు ఉంటాము చాలా గోతులు పడిపోతు ఉంటాయి అవి ఏమో మనం బండ్లు వేసుకుని నైట్ టైమ్ పిల్లలని పట్టికుని వెళుతు ఉంటాము సడన్గా యాక్సిడెంట్లు అయ్యి పడిపోతు ఉంటాము ఇలాంటివి అన్నీ మనం చూస్తు ఉండకుండా కొంతమందితో సహాయం తీసుకుని ఆ గోతులని పూడవడం పూడ్చడం అని రాళ్ళు పెట్టి ఏదన్న చేయడం అనేది అంటే మనం సోషల్ వర్క్ అనేది చేయాలి మ్యాడమ్ అదే చేయకపోతే మనం ఈ సమాజంలో కొంచెం బ్రతుకుతున్నాం అంటే కొన్ని విలువలు తెలిసి ఉండాలి ఆ విలువలను కొంచెం కాపాడుకోవాలి అంటే కనుక మనం అందరం నడుం కట్టి ముందుకునడిస్తే కనుక మన సమాజం ఈరోజు చాలా బాగుంటుంది ఆ చెత్త చెదారం పేరుకుపోకుండా అలాగే చుట్టు చెట్లు పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు దాన్ని క్రాప్ చేసుకుంటు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించకుండా ఉండాలని మేము ఎప్పుడు కూడా ఆకాంక్షిస్తు ఉంటాం మ్యాడమ్ అలాగే చాలా మంది అనాథ పిల్లలు ఉంటారు కదా మ్యాడమ్ అనాథ పిల్లలు ఆహారం లేకుండా చాలా అలమటిస్తుంటారు సో వాళ్ళకు కూడా ఆహారం పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం వేస్టేజ్ ఏదన్న ఉంటే కనుక మిగిలిపోయున అన్నం ఇవి అన్నీ తీసుకు వెళ్ళి వాళ్ళకి మనం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చేలాగా ఉంటే కనుక చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మ్యాడమ్ మీరు కూడా మీ చుట్టు పక్కల వాళ్ళతో కూడా అవగాహన కల్పించి వాళ్ళని కూడా ఆ విధంగా ప్రేరేపిస్తారని ఆశిస్తున్నాను మ్యాడమ్ ఉంటాను మ్యాడమ్ బాయ్ మ్యాడమ్